హలో స్విగ్గీ సర్వీస్ సెంటర్ అండీ నా పేరు రాధ అండీ నేను బాపట్ల నుండి ఫోన్ చేస్తున్నానండి నిన్న మేము స్విగ్గీలో అభిరుచి రెస్టారెంట్కి చికెన్ బిర్యాని ఆర్డర్ చేశామండి ఆర్డర్ చేసిన గంటకి డెలివరీ వచ్చిందండి కానీ మీ డెలివరీ బాయ్ మాతో అమర్యాదగా ప్రవర్తించాడు అండీ అంటే చిల్లర లేదని చిల్లర సరిపడా లేదు మీరే చూసుకోవాలి అని మాట్లాడాడు అండీ అందుకని ఆ విషయమై మీ డెలివరీ బాయ్ మాతో గొడవపడ్డాడు అతను ప్రవర్తన మాకు నచ్చలేదండి కాబట్టి అతనిపై చర్య తీసుకోండి ఒకసారి చర్య తీసుకుంటే మాకు నమ్మకం కలుగుతుంది మీ మీద రెండవసారి ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి అంతేనండి థ్యాంక్స్ అండి